హలో గణేష్ ఎలా ఉన్నావు నేను బాగున్నాను నీ బిజినెస్ ఎలా ఉంది ఓకే ఓకే అవును మన ఆంధ్రప్రదేశ్ తెలుసు కదా అక్కడ ఎయిర్పోర్ట్ ఏదో బాగా డెవలప్ చేస్తున్నారు అని విన్నాను నీకేమైనా తెలుసా

అవునవును చాలా ఫండ్స్ డొనేషన్స్ కూడా ఇస్తున్నారుట చాలా మంది సెలబ్రిటీస్ మనకి చాలా చాలా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా కొన్ని కొన్ని ఫండ్స్ అనేవి వాళ్ళకి అభివృద్ధి చెయ్యడానికి బాగా జరుపుతూ ఉన్నారు అలాగే కొంత మంది పొలిటిషన్స్ రాజకీయ నాయకులు వాళ్ళు కూడా దాని ఇన్వొల్వెమెంట్ ఉందిట ఏదో మన భారతదేశంలో అదొక నెంబర్ వన్గా చెయ్యాలని వాళ్ళ ఉద్దేశమని నాకనిపిస్తుంది

అవునవును దీన్ని కూడా చాలా అంటే సెకండ్ కాబట్టి కొంచెం గ్రాండ్గా అభివృద్ధి చెయ్యాలని వాళ్ళ ప్లానట అక్కడ సెక్యూరిటీ సిస్టం చూసినామంటే కూడా చాలా టైట్గా ఉంది మన బోర్డింగ్ పాస్ పాస్పోర్ట్ అన్ని చూస్తూ ఉన్నారు అవునవును ఇంకా కొన్ని కొన్ని కంట్రీస్తో ఇన్వొల్వెమెంట్ పెట్టుకుంటున్నారట అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో రెడీ చెయ్యాలని

అవునవును అవును అవును అక్కడ భోజనాలు కూడా బావున్నాయట గౌతమ్ గణేష్

అవునవును బాగుంది బాగుంది నువ్వు ఎప్పుడైనా వస్తున్నావా ఆంధ్రప్రదేశ్కి నువ్వు వచ్చినపుడు నాకు ఒకసారి కాల్ చేసావంటే మనిద్దరం వెళదాము ఒకసారి చూసుకుని వద్దాంలే

అవును

అలాగే మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా స్నేహితులందరూ వాళ్ళకి ఒకసారి చెప్పామంటే వాళ్ళు కూడా వస్తారేమో ఒక మాటు పిలుద్దాము

ఉంటాయి గౌతమ్ దీనికి ఇంకా కొంచెం తగ్గవచ్చు ఏమో ఇది కొంచెం పెద్దది కాబట్టి ఇంకొంచెం తగ్గి ఏమైనా చేస్తారేమో ఆఫర్స్ ఏమైనా పెట్టొచ్చు

ట్రై చేద్దాం సరే గణేష్ ఉంటాను టైమ్ అయింది ఇంకెప్పుడైనా నేను కాల్ చేస్తాను సరే